నా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం నా కుటుంబంలో మా అమ్మ మా నాన్న మా చెల్లి నేను ఉండేవారు మా నాన్నగారు ఎప్పుడు బిజినెస్ చేస్తూ ఉన్నారు ఆయన ఎప్పుడు బిజీ బిజీ గా ఉంటారు అలాగే మా అమ్మగారు వంట చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ వంటలు చేస్తూ ఉంటారు మంచిగా చేస్తారు చాలా టేస్టీ గా ఉంటాయి మా అమ్మగారు చేసిన వంటలు అలానే మా చెల్లి మా చెల్లికి ఇప్పుడు పెళ్ళి అయిపోయి వాళ్ళ అత్తవారి ఇంట్లో ఉంటుంది ఇంకా చెప్పాలంటే మా ఇంటిలో ఒక కుక్క పిల్ల కూడా ఉంది ఆ కుక్క పిల్ల పేరు రాము అది చాలా బాగుంటుంది నేను ఏది చెప్తే అదే చేస్తుంది ఇంకా చెప్పాలంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ పేరు దివ్య తనకి మ్యారేజ్ అయిపోయి సెటిల్ అయిపోయింది